విజేత సూపర్ మార్కెట్ రామారావు పేట కాకినాడ చెప్పండి సార్ ఆయన లేరండి ఆయన పని మీద ఏదో డీలర్షిప్ ఏదో ఉందని చెప్పి గొడౌన్ దగ్గరకు వెళ్లారండి ఏమైనా చెప్పాలా సార్ పట్టవచ్చు సార్ ఒక గంట పట్టవచ్చు సార్ ఏమి చెప్పలేం సార్ చెప్పండి సార్ ఏమి కావాలి ఆహా ఒకసారి ఉండండి మీ మీది ఇటువంటి ఫొటో వచ్చిందండి అడ్రస్ వచ్చింది పాత మీరు ఆల్రడి తీసుకున్న అడ్రస్ ఉంది సరుకులు చెప్తారా సార్ ఇప్పుడు చెప్పండి సార్ రాసుకుంటాను నేను ఇంటికి డెలివరీ చేయాలి అంతే కదా సార్ సరేండి చెప్పండి సార్ లిస్ట్ లేదు సార్ అంటే ఆయన ప ఎదో గోడౌన్ దగ్గరికి వెళ్లారు మరి టైం పట్టవచ్చు సారు తప్పకుండా అండి గంట గంటన్నరలో వచ్చేస్తాయండి రెండు రెండు గంటల వరకు వెళ్ళరు ఆహా అదేలెండి మాములుగా మాములుగా మాములు సరుకులైతే గంటలో వెళ్ళిపోతాయిలెండి చాలా ఎక్కువ ఉంటే కనుక గంటన్నర పడుతుంది తప్పా రెండు గంటలైతే అవదండి గంటన్నరలో వెళ్ళిపోతుంది ఎక్కువ సరుకులు ఉంటే ఉన్నాయండి ఉన్నాయి

ఉన్నాయండి

ఉందండి ఐదు కేజీ బ్యాగ్ ఉంటుంది

పెసలు సరే అండి సరేండి

పచ్చెనగ పప్పు అరకేజీ సేమ్యాలు కావాలండి సేమ్యాలు

వెల్లుల్లి

సరేండి ఇదే డైలీ వాడతారండి జీడిపప్పు కిస్మిసు తాళింపులు ఇలాంటియేమన్న కావాలండి ఫార్టీ అండి అది ఫిఫ్టీ లేవు ఫార్టీ సరేండి ఫిఫ్టీ మెంబర్స్కండి మీరు ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేసేలాగయితే సరిపోతుందిలెండి

పావు కిలో పావు కిలో వేస్తామండి ఉందండి నెయ్యా ఒక వంద గ్రాముల నెయ్యేస్తాను ఇంకా రైస్ బ్యాగు లేకపోతే ఇలాంటి ఏమైనా

కక్కొని

సరే అండి ఇంకా బ్రష్లు ఊరు వెళ్తానన్నారు బ్రష్లు ఏమన్నా కావాలండి బ్రష్లు పేస్ట్లు సోప్లు ఒకొక్క సెట్ వేస్తానండి బ్రష్ ఒక సెట్టు సోప్లు ఒక సెట్టు షాంపు ఏమన్నా కావాలంటారా దండలు ఉన్నాయండి డబ్బా ఆ ఉందండి టు ఫి ప్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంది లేకపోతే టు ఫిఫ్టీ ఎంఎల్ ఉంది

సరే అండి పంపిస్తాను అండి మేము

సరేనండి అయితే పర్లేదు సార్ మీరు తెలిసినవాళ్ళే కదా రామారావు గారికి చేసేసినా పర్లేదు కాకపోతే కింద ఎందుకేసారో కొంచెం చెప్పారనుకోండి సరిపోతుంది మేటర్ రాసారు అనుకోండి సరిపోతుంది అంతే

సరేనండి మీకిది గంట మ్యాగ్సిమమ్ గంటలో వచ్చేసాల చూస్తాం సార్ ఇది మీకు గంటలో ఇంటికి డెలివరీ అయిపోతుంది